హలో సార్ అవును సార్ లేటెస్ట్వి వచ్చినాయి క్రొత్తగా సారు రకా రకాలు ఉన్నాయి ముప్పై వేల కాడ నుంచి కాస్త ఇరవై వేలు క్వాలిటీలు ఉన్నాయి మీరు వచ్చి చూసుకొని అది చైనా కంపెనీ కదండీ అవి అయితే లేవు కానీ క్రొత్తవి లేటెస్ట్వి వచ్చినాయి ముప్పై వేలు కాడ నుంచి రకాలు ఉన్నాయి వివో వచ్చినాయి మోటరోలా వచ్చినాయి పదిహేను వేలల్లో ఉందయ్యా

మీరు ఒకసారి వచ్చి చూసుకున్నారనుకో క్వాలిటీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఉంది బాబు ఐదు వేల్లో ఉంటావయ్యా క్వాలిటీ చాలా బాగుటుంది రకాలు ఉన్నాయి మీరు వచ్చి చూసుకోండి క్వాలిటీని బట్టి కొంచెం కుడి ఎడంగా పోతాము క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు వచ్చి చూసుకోండి ఆఫర్లు కూడా ఉంటాయి ఫోను కొంటే గిఫ్ట్ ఆఫర్ ఉంది మీరు ఒకసారి వచ్చి మా షాపుకి వేంచేసారంటే మీకు అన్ని వివరాలు పూర్తిగా తెలుస్తాయి

రెండు ఐదు వేలు రెండు వేలలో కూడా ఉన్నాయి క్వాలిటీలు బాగా నీట్గా అలాగే ఉన్నాయి మీరు ఒకసారి చూసుకున్నారనుకో చీరాల గడియార స్తంభం దగ్గరా గంగినం కాంప్లెక్స్ అంటే వాళ్ళు చెప్తారు షాపు నంబరు ఇరవై

అక్కడకి వచ్చి కాల్ చేయండి